హలో నమస్తే అండి టాక్సీ డ్రైవర్యేనా అండి అదేనండి మేము ఇలాగ ఒక ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాము అవునండి మేము హైదరాబాద్ నుం చి వస్తున్నాము రామ తీర్థాలు అవన్నీ కోటా అవన్నీ చూడాలనుకుంటున్నాం అండి మీకు వచ్చే ఒక వన్ డే ముందు మీకు ఫోన్ చేస్తామండి కార్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటాయ అండి మీ దగ్గర చిన్న కార్ అయితే ఎంత ఎంతమంది పడతారండి ఐదుగురు అండి పెద్ద కార్ అయితే అండి ఏడుగురు కానీ ఎనిమిదిగురు కానీ పడతారండి మేము ఒక పన్నెండు మంది ఇలా వస్తున్నాం అండి ఇద్దరు చిన్నపిల్లలండి చిన్న కార్ నలుగురు పట్టేస్తారు కదండి ఆ కాస్ట్ ఎంత అండి మూడువేలు అండి మరి పెద్ద కార్ అయితే అండి ఆరువేలు సరే అండి మాకు ఈ రెండు కార్లు బుక్ చేయండి మీకు ఒక టూ డేస్ ముందు ఫోన్ చేస్తాను ఎప్పుడు వస్తాం అనేది దాన్ని బట్టి మీరు అన్ని మాకు చూపించండి ఓకే అండి థ్యాంక్ యూ